భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కొన్ని నృత్య శైలాలు ఏంటంటే భారతదేశంలో ఎన్నో రకాల నృత్యులు అంటే నృత్య కళాకారులు వీళ్ళు కూచిపూడి భరతనాట్యం ఇలాంటి ఎన్నో కళలైతే మన భారతదేశంలో ఉన్నాయి ఈ భారతదేశంలో అవి ఎంతో ప్రసిద్ధి పొందాయి అంటే నృత్య కళాకారుల్లో ప్రసిద్ధి పొందిన వారు ఎంతో మంది ఉన్నారు అంటే ఇప్పుడు గానంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇలా ఎంతో మంది అయితే ప్రసిద్ధి పొంది ఉన్నారు